నేను మీ వెహికిల్లో ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాను నా దగ్గర ఫైవ్ హండర్డ్ ఉంది మీ దగ్గర చేంజ్ ఉందా లేదంటే ఎవరినైనా చేంజ్ అడిగి ఇస్తారా లేదంటే నేను మీ అమౌంట్ని ఎలా పే చేయాలో చెప్తే నేను అలా చేస్తాను